మన విజయనగరం జిల్లాలో స్థానిక ప్రభుత్వ రాజకీయ నియమాల్ని పరిపాల నిర్మాణాన్ని ఎన్నుకున్న అధికారులు చాలామంది ఉన్నారు బొత్స సత్యనారాయణ అలాగే మా సైడ్ జాతీయ ప్రభుత్వం ప్రతినిధిగా మీ జిల్లా ఏదంటే వైజాగ్ జిల్లా వైజాగ్ జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు విజయనిర్మల వంతు శ్రీనివాస్ చాలామంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు దానిపై మా అభిప్రాయం ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేల గురించి ఏమని చెప్తాం వాళ్లు ఎప్పుడూ ఎలక్షన్స్ టైంలో వస్తుంటారు ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటారు రీసెంట్గా ఎమ్మెల్యేలు ఊరూరు తిరిగి సమస్యలు ఏమున్నాయో పరిష్కరించారు అలాగే మా జిల్లా కోసం మా నియోజకవర్గం కోసం మా ఎమ్మెల్యే అంటూ మంచి మంచి నిధులను కల్పిస్తూ ఉంటాడు అలాగే మా ఊరి పంచాయతీలో ప్రెసిడెంట్ అని ప్రెసిడెంట్ చూస్తు ఉంటాడు గ్రామాన్ని ఏమి సమస్యలు వచ్చినా ఏమి చేసినా గ్రామం అనగా మండలంలో అయితే ఇంకా ఎంపీలు ఎంపీ జెడ్పిటిసి అంటూ వాళ్ళు ఉంటుంటారు సో వాళ్లు మండలంలోను ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటారు ఊరి సమస్యలు కూడా పరిష్కరిస్తూ ఉంటారు సో మన పంచాయతీకి అంటూ ఒక ఎంపీ ఎంపీపీ అంటూ ఒకడుంటాడు అతను కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అతని దగ్గరికి వెళ్లి సాల్వ్ చేసుకోవచ్చు సో గ్రామ పరిపాలన అయితే బాగానే ఉన్నాయి మా జిల్లాకి కూడా మా నియోజకవర్గానికి కూడా బాగానే ఉంది థ్యాంక్యూ